భారతదేశంలో రోడ్డు ప్రయాణాలకు ఉత్తమ బైక్ కంపెనీ బజాజ్ ఎందుకంటే ఆ చాలా రోజుల క్రితం కేవలం బైసైకిల్ బైసైకిల్ వాడుతున్న రోజులలో మొదటి కంపెనీ బజాజ్ అవ్వడం చేత అప్పటినుంచి ఎంతో నాణ్యతతో కూడిన వాహనాలను తయారు చేయట వారికి ఒక క్రమ క్రమంగా జరుగుతూ వస్తుంది బజాజ్ అవెంజర్ క్లబ్ ఉ దీనికి ఉన్న సొంత కంపెనీ